నేను వీడియో గేమ్స్ అనగా క్యాండీ క్రష్ బ్లాక్ పజల్ పబ్జీ అనే వీడియో గేమ్స్ నేను తెగ ఆడేవాడిని నేను లాక్డౌన్లో ఉన్నప్పుడు అయితే మరి ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతానే ఉండేవాడిని రాత్రి పగలు ఏమి తేడా లేకుండా వీడియో గేమ్స్ ఆడుతానే ఉండేవాడిని అందులో పబ్జీ గేమ్కయితే మరి ఎడిక్ట్ అయిపోయాను లాక్డౌన్ అంతా నేను పబ్జీ గేమ్ ఆడుతానే ఉన్నాను ఎందుకంటే పబ్జీ గేమ్ అనేది ముందుగా నాకు ఎలా ఇష్టమైనది అంటే మా ఫ్రెండ్స్ దూరంగా ఉన్నా సరే మేము అందరం కలిపి ఆడినప్పుడు మేమందరం ఒకచోట కలిసే ఉన్నాం అనే ఫీలింగ్ మాకు వచ్చేది లాక్డౌన్లో కరోనా వల్ల మేమందరం కలిసి క్రికెట్ కానీ ఇతర ఏ గేములు ఆడుకోడానికి ఉండేది కాదు ఎందుకంటే బయటకెళ్తే కరోనా కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండిపోయాం కానీ పబ్జీ ఆడినప్పుడు మాత్రం మేమందరూ కలిసి ఉన్న ఫీలింగ్ వచ్చేసి ఎందుకంటే అది నలుగురూ కలిసి ఆడే గేమ్ కాబట్టి మైక్ ఆన్ చేసుకొని మైక్లో మా కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ మేము గేమ్ ఆడసాగేవాళ్ళం అందువల్ల నాకు పబ్జీ చాలా ఇష్టమైంది మేము దూరంగా ఉన్నా సరే దగ్గరగా కలిసున్న ఫీలింగ్ నా ఫ్రెండ్స్కి నాకు వచ్చేది కానీ అది ఎక్కువగా ఆడి దానికి ఎడిక్ట్ అయిపోయాను అందులో నుంచి నాకైతే బయట పడటానికి చాలా సమయం పట్టింది కానీ పబ్జీ ఎంతో కొంత మా ఫ్రెండ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ తగ్గించడానికి ఉపయోగపడింది ఇది నా వీడియో గేమ్ యొక్క ఎక్స్పీరియన్స్